నేను పూర్వకాలంలో చేసినటువంటి పాత వంటకాలు మా బామ్మలు మా అమ్మమ్మలు చేసినటువంటి వంటకాలను ట్రై చేశాను మజ్జిగ పులుసు కానీ మిర్యాల కారం కానీ వెల్లిపాయ కారం కానీ భక్షాలు చే ఇలా ఎన్నో రకాలైనటువంటి మా బామ్మలు చెప్పినటువంటి వంటలను ప్రస్తుత శైలితో తయారు చేశాను